మీరు పర్పుల్ నుంచా అవునా అదీ ప్రొడక్ట్ చాలా రోజులైంది ఆర్డర్ పెట్టి ఇంకా వస్తలేదు కొంచెం చూస్తారా అంటే షిప్డ్ అని వచ్చింది అంతే ఇంక తర్వాత ఏం రాలేదు అందుకే కాల్ చేశాను ఒకసారి మీ దగ్గర ఉందేమో చూడండి అంటే మీకు ఇంకా రాలేదా నేను వన్ వీక్ అవుతోంది ఇంకా రాలేదు ముందు చేసినవన్ని వచ్చాయి కానీ ఇది రాలేదు డిలే అవుతోంది ప్రొడక్ట్ అంటే మీరు వాళ్ళని అడగటానికి అవదా అంటే ఏమైనా కంప్లెయింట్ చెయ్యగలరా మీరు ఓకే మరి ఇప్పుడు ఏమైనా సొల్యూషన్ చెప్తారా అల్రెడీ ఇచ్చాను కంప్లెయింట్ బట్ ఇంకా రాలేదు లేదు కాలేదు వాళ్ళు ఆర్డర్ క్యాన్సిల్ చెయ్యమని ఆప్షన్ చూపిస్తుంది కానీ అది కావాలి అందుకే కాల్ చేసాను మీ నెంబర్ ఉంది అక్కడ అందుకే కాల్ చేసాను సరే అండి